కరెంటు వల్ల మన రోజూ వారి క్రమంలో చాలా ప్రమాదాలు ఉన్నాయి గాలి సమయంలో విద్యుత్ తీగలు వర్షం పడే సమయంలో కరెంటు స్తంభాలకి దూరంగా ఉండాలి హీటర్ వలన చిన్నపిల్లలు ఎంతోమందికి కరెంట్ షాక్ గురవుతున్నారు హీటర్ ఎత్తైన ప్రదేశంలో పెడితే చిన్న పిల్లలు కూడా ఆ హీటర్ని తాకలే తాకకుండా ఉంటారు వారికి కూడా సేఫ్టీగా ఉంటుంది తడిచేతులతో స్విచ్ బోర్డుని తాకరాదు అక అకస్మాత్తుగా అలా తాకినచో కరెంట్ షాక్ వస్తుంది అలాగే రబ్బర్ చెప్పులు ధరించి స్విచ్ బోర్డ్ ఆన్ చేయాలి ఒక ఒకరోజు మా విలేజ్లో నేను టెన్త్ క్లాస్ చదువు సమయంలో వర్షం పడే సమయంలో కరెంటు స్తంభాలకి దగ్గరగా ఉన్న ఇద్దరు వ్యక్తులు కంటి తీగ కరెంటు తీగలు వారి పైన పడ్డాయి అప్పుడు వాళ్లు వారికి కరెంటు షాక్ వచ్చింది